హలో నమస్తే చెప్పమ్మ ఇస్తున్నాం అమ్మ షూరిటీ ఏమి పెట్టాలి అనుకుంటున్నారు సరే ఓకే దేనికి బట్టల వ్యాపారం చేస్తున్నారా మరి ఎన్ని సంవత్సరాలకి క్లియర్ చే క్లియర్ చేస్తారు పది లక్షలు లోన్ తీసుకుంటారు కదా మీరు ఎన్ని సంవత్సరాలలో క్లియర్ చేస్తారు అని మూడు సంవత్సరాలు మీ మీ షూరిటీ ఎంత వాల్యూ ఉంటుంది సరే సరే ఓకే మీరు షూరిటీ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంకు అకౌంటు తీసుకుని మీరు రండి వస్తే మీకు ఒక పదిహేను రోజులలో మీకు బ్యాంక్ అకౌంట్లో పడేటట్టు చేద్దాం ఓకే రెప్ రేపు సండే కదా సోమారం రండి

అట్లాగే అట్లాగే ఓకే ఓకే థ్యాంక్ యూ